ప్రభుత్వం లాభాపేక్ష లేని సంస్థలు క్రీడల అభివృద్ధికి అనేక విధాలుగా సహాయం చేస్తున్నాయి క్రీడా కేంద్రాలు మరియు సౌకర్యాలను అందించడంతో పాటుగా క్రీడాకారులకు అనేక విధాలుగా సహాయం చేస్తున్నాయి అన్ని సౌకర్యాలను అందిస్తూ శిక్షణ పొం పొందడానికి మరియు పోటీలు సిద్ధం కావడానికి అవసరమైన వనరులను అందిస్తున్నాయి క్రీ క్రీడా కార్యకలాపాలు నిర్వహించడంలో ప్రభుత్వం లాభాపేక్షా లేని సంస్థలు క్రీడా కార్యకలాపాలకు నిర్వహించడం ద్వారా క్రీడలు ప్రచా ప్రచారాన్ని సహాయపడుతున్నాయి క్రీడాకారులు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి ఎవరైతే క్రీడల పట్ల పూర్తి అవగాహన కలిగి ఆసక్తితో ఉంటారో వాళ్ళకి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు క్రీడల్లో ముందుకు వెళ్ళేలా ప్రోత్సాహిస్తున్నారు క్రీడాకారులు ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా ఆ క్రీడా ప్రణాళికలు సులభతరం చేస్తున్నాయి తమ క్రీడా కెరియర్ను కొనసాగించడానికి అవసరమైన నిధులను అందిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రభుత్వ లాభాపేక్ష సంస్థలు క్రీడల అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేస్తున్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ క్రీడామండలి ఈ మండలి క్రీడాకేంద్రాలు మరియు సౌకర్యాలు నిర్మించడంతో పాటుగా క్రీడ కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు క్రీడాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నాయి ఈ విధంగా క్రీడా కెరియర్ను ప్రారంభించడానికి ఇలాంటి సంస్థలు క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా సంఘం ఈ సంఘం రాష్ట్రంలో వివిధ క్రీడలను ప్రోత్సాహించడంతో పాటుగా మరియు ఈ యొక్క క్రీడలు ముందుకి వెళ్ళడానికి గొప్ప ప్రాచుర్యం పొందడానికి ఏం చేయాలో ఇవి చూసుకుంటాయి ఈ సంస్థలు కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ క్రీడలు అభివృద్ధి చెందుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో కూడా అనేక ప్రభుత్వ లాభాపేక్ష లేని సంస్థలు క్రీడల అభివృద్ధికి అనేక విధాలుగా సహాయం చేస్తున్నాయి